మా ఊరు వెళ్ళేటప్పుడు అక్కడ హోటల్లో కూర్చుంటే చల్లని గాలి ఆ వాతావరణం అంతా నాకు నచ్చినది కాబట్టి నేను కూడా ఈ తోట పని చేస్తూ అందులో ఉన్న సంతోషం అది ప్రకృతి వరముగా భావించి అనేక రకాలైన పూలమొక్కలు పండ్ల మొక్కలు కూడా వేస్తూ ఉంటాము దానిమ్మ నిమ్మ సపోటా మొక్కలని పెంచి అవి పల ఫలములు వచ్చేటప్పుడు అవి తీసి అవి ఆరేస్తా ఉంటాము ఇది నువ్వు పల్లెటూరిలో ఉండేటప్పుడు దాని ప్రేరణకు కారణం అక్కడ తోటలలో తిరిగేటప్పుడు ఆ చల్లని గాలి ఆ వాతావరణం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడూ అక్కడే తిరుగుతూ ఆ గాలిని ఆస్వాదిస్తూ ఉంటే ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళే ఏ విధమైన ఆలోచనలు రావు తోటల్లో ఉండేటప్పుడు ఆనందంగా గడపవచ్చు ఎంత చల్లదనం కూడా వస్తుంది దానివల్ల మనకి ఫలం వచ్చేటప్పుడు తింటానికి కూడా సంతోషంగా ఉంటుంది